మాకు మా ఊరి కాలువలో ఈతకొట్టడం అంటే చాలా ఇష్టం మేము మా స్నేహితులు మేమంతా కలిపి ప్రతీరోజు ఏ ప్రతి వే వేసవికాలంలో ప్రతీరోజు మా దగ్గర్లో ఉన్న మా ఊరి మా గ్రామంలో ఉన్న కాలువ దగ్గరకి వెళ్లి మధ్యాహ్నం మా మా స్నేహితులు నేను కలిపి స్నానం చేసి ఆడుకునేవాళ్లం అలాగే ఈ ఈత నేర్చుకోవడం వంటి కొన్నికొన్ని జీవితానికి ఉపయోగపడేవంటి పనులు కూడా అక్కడే తెలుసుకున్నాము అక్కడే నేర్చుకున్నాము మేము ప్రతీ వేసవికాలం అలాగే ఎపుడైనా పండగలు వచ్చినపుడు అక్కడకు వెళ్ళి స్నానమాచరించి ఇంటికి వచ్చేవాళ్లం